నేను రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా ఆర్డర్ పెట్టుకున్న ఐటమ్స్ చికెన్ బిర్యాని చికెన్ గ్రేవీ గులాబ్ జామున్ ఈ మూడింటిలో నేను ఆర్డర్ తీసుకోడన్ తీసుకోడం జరిగింది అక్కడ నేను తీసుకున్న ఆర్డర్లో గులాబ్ జామున్ లేదు బిర్యానీలో చికెన్ బాగాలేదు ఆ చికెన్ గ్రేవీలో ఆయిల్ మొత్తం లీక్ అయిపోయింది నేను తీసుకున్న ఆర్డర్ని మీరు రిటర్న్ తీసుకువెళ్ళీ రెస్టారెంట్కి అందజేయండి ఆ రెస్టారెంట్ వాళ్ళని నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వమని చెప్పండి లేకపోతే ఈ మూడు ఐటమ్స్ మొత్తం నాకు మళ్ళీ రిటర్న్ పంపించమని చెప్పండి లేకపోతే నా మనీ నాకు రిటర్న్ చేయమని చెప్పండి